ట్రావెల్ ఏజెన్ ఏజెంట్ నుండి మాట్లాడుతున్నారా మేడం నా పేరు మాధవిప్రియ మేడం మాది అమలాపురం మేము మా ఫ్యామిలీతో ట్రిప్కు వెళ్దాం అనుకుంటున్నాం మేడం మేము చెన్నై వెళ్దాం అనుకుంటున్నాం మేడం అందుకు మాకు మినీ బస్సు కావాలి మేడం సెవెన్ సీట్ ఏసీయే కావాలి మేడం మాకు ఫుడ్కి టీవీ ఇవన్నీ కావాలి మేడం పెసిలిటీస్ నీన్ ఇద్దరు డ్రైవర్స్ కావాలి మేడం మాకు సెవెన్ మేము సెవెంత్ వెళ్తాం మేడం రిటర్న్ మళ్ళీ టెన్త్కి వస్తాం మేడం

మేడం ఆ బిల్ ఎంత అయ్యిందో చెప్తే మీకు మేము ఫోన్పే చేస్తాం మేడం ఓకే మేడం ఓకే మేడం అయితే మీకు ఫిఫ్టీ థౌసండ్ ఫోన్పే చేస్తాను మేడం ఓకే మేడం థ్యాంక్ యూ ఓకే మేడం తప్పనిసరిగా మేడం థ్యాంక్ యూ